మా విజయనగరం జిల్లాలో మాకు ఇష్టమైన వంటకాలు సాంప్రదాయమైన వంటకాలు ధనియాల పూలుసు ఇదీ ఈ ధనియాల పులుసు అనేది బాలింతరాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అదే విధంగా మామిడి తాండ్ర ఇంకా అరిసెలు బూరెలు బెల్లం పాకంలో ఎక్కువగా మేము వండుకుంటూ ఉంటాము అని ఇవి తయారు చేయడానికి ఆధునిక పద్ధతులు కాకుండా శాస్త్రీయ పద్ధతులని ఉపయోగిస్తూ ఉంటాము ఉండటం బెల్లం అనేది పాకం తీసుకొని ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ద్వారా వండుకుంటూ ఉంటారు అదేవిధంగా మనం మంచి భోజనం తినాలి అని అంటే ఎక్కువగా పల్లెటూళ్ళకి వెళ్ళాలి పల్లెటూళ్ళోనే అన్ని సాంప్రదాయ సాంప్రదాయాలతో కూడిన భోజనం అనేది మనకు లభిస్తుంది పాతకాలపు వంటలు అనేవి మనం పల్లెటూరిలో మాత్రమే చూడగలము వాటి రుచిని కూడా పల్లెటూళ్ళు మాత్రమే వస్తుంది ఆధునిక వంటలు తినాలి అనుకుంటే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళాలి ఈ హోటల్స్ అనేవి మనకు ఎక్కడ కావాల్సి ఎక్కడా చూసినా సరే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు మనం బాలింతలకు తినడానికి ఉపయోగపడే ధనియాలు పులుసు అనేవి ఎక్కువగా దినుసులు అవసరం అవుతాయి వీటికి వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు మిరియాలు సొంటి కొమ్ము కరివేపాకు అనేవి వీటికి మనం తయారీలో ఉపయోగిస్తూ ఉంటాము ఈ ధనియాల పులుసును చిన్నవారు పెద్దవారు అందరూ కూడా తింటూ ఉంటారు ఇది మన శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో వేడిని పెంచడంలో ఉపయోగపడుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అదే విధంగా ఈ ధనియాల పులుసుని మనం మేము ఎక్కువగా శీతాకాలంలో చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది కాబట్టి శీతాకాలంలో శ పరిసరాల ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది దానిని తట్టుకొని మనం నిలబడాలి అంటే మన శరీరం వేడిగా ఉండాలి అందుకు మేము ఎక్కువగా మా విజయనగరం జిల్లాలో ధనియాల పులుసుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము అదే విధంగా మా విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో కోట అనేది మామిడి తాండ్రకు బాగా ప్రసిద్ధిగాంచింది